బైకింగ్ అనేది మన జీవితం పైన మన కమ్యూనిటీ పైన సనుకూలంగానే ప్రభావం చూపిస్తుందని నేను నమ్ముతా ఎందుకంటే నేను ఎప్పుడైతే బైకింగ్ చేస్తానో నేను వివిధ ప్రాంతాలకు అయితే వెళ్ళడం జరుగుతుంది సో వేరే వేరే ప్రాంతంలోకి వెళ్తే ఏం జరుగుతుంది అక్కడ కొత్త కొత్త మనుషులని కొత్త కొత్త వాళ్ళని కలవడం అయితే జరుగుతుంది వాళ్ళతోని ఎలా మాట్లాడాలో నేను కొత్తగా నేర్చుకున్నాను మనుషుల మధ్యలో ఇలాగే రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలో నేను నేర్చుకున్నాను అదే విధంగా కొత్త భాషలు కూడా కొన్ని నేను నేర్చుకోవడమైతే జరిగింది సో దీనివల్ల మనం ఏమనుకోవచ్చు అంటే ఒక బైకింగ్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక మనిషి ఇంకొక మనిషితోని ఎలా మాట్లాడాలి ఎలా వాళ్ళతో స్నేహం చేయాలని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవడం తెలుసుకుంటాడు అదేవిధంగా బైకింగ్లో మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే అక్కడ కొత్త కొత్త ప్ర ప్ర ప్రదేశాల్లో కొత్త కొత్త ప్రజలు మనకు పరిచయం అవుతారు వాళ్ళ సంస్కృతులు కాని వాళ్ళ సంప్రదాయాలు గానీ మనమైతే మనమైతే నేర్చుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ నేను ఉన్న ఇప్పుడు మెదక్లో ఉంటాను మెదక్ నుండి ఒకవేళ నేను గనక ఇప్పుడు నేను హైదరాబాద్లో వెళ్లడం జరుగుతుంది అక్కడ అక్కడ వాళ్ళు బాగా మాట్లాడే భాష కొంచెం వింతది కొంచెం వేరేగా ఉంటుంది సో నేను ఎప్పుడైతే నేను హైదరాబాద్కు అయితే వెళ్ళానో అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడుతారో నేను తెలుసుకోవడం జరిగింది సో వాళ్ళ యాస ఎలా ఉంటుంది వాళ్ళ భాష ఎలా ఉంటుందో నాకు తెలిసింది అదే ఇప్పుడు నేను మహారాష్ట్రకీ వెళ్ళాను అనుకో అక్కడ కంప్లీట్గా ప్రజలు ఎవరికీ తెలుగైతే అర్థం కాదు సో మరాఠీలో గానీ హిందీలో గానీ మాట్లాడుతారు సో దీనివల్ల నాకు ఏమైంది అంటే నేను నా అంతటా నేనే ఒక హిందీ భాషను కొం కొద్దిగా నేర్చుకోవడం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు అక్కడ తినే ప్రజలు ప్రజల యొక్క తిండిగాని వాళ్ళు దుస్తులు గానీ మనలాగా ఉండవు సో నేను ఇప్పుడు మా ఇంటి కాడ ఇంటికాడే మనమైతే ఏదైతే ఆహారం తింటామో మన మన సొంత ఊరిలో మనం ఏ ఆహారం అయితే తింటామో వాళ్లు అది తినరు సో వాళ్ళ ఆహార పద్ధతులు గానీ వాళ్ళ మాట్లాడే తీ మాట్లాడే తీరు గానీ అవన్నీ కొంచెం కొంచెం మన మనకంటే కొన్ని భిన్నంగా ఉంటాయి సో అవి నేను నేర్చుకోవడం అయితే ఐ మీన్ తెలుసుకోవడం గానీ వాటి గురించి అయితే కొంచెం అవగాహన అవగాహన అయితే వచ్చింది నాకు సో ఇది దీనికి వీటంతటికి కారణం నేను బైకింగ్ అనే నేను నమ్ముతాను సో నేను నమ్ముతాను ఇట్ల బైకింగ్ అనేది మన స సంప్రదాయం మన జీవితాలపై కమ్యూనిటీపై కొంచెం ప్రభావం అయితే చూపుతుందని ప్రభావం చూపించి చూపించిందని నేను నమ్ముతాను ఇంకా బైకింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మనం వివిధ ప్రాంతాలకు వెళ్తాం కాబట్టి వాళ్ళ సాంప్రదాయాలు గానీ సం సంస్కృతులు గానీ మనకైతే ఖచ్చితంగా మనం తెలుసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది